హలో వెన్నెల రెస్టారెంట్ వాళ్ళేనా సార్ మాట్లాడేది సార్ మేము కర్నూలులో ఉన్నటువంటి ఇందిరా గాంధీ నగరులో మేముంటున్నాము సార్ అయితే మేము మీ రెస్టారెంట్ నుండి నాలుగు ప్యాకెట్ల బిర్యానీని ఆర్డర్ చేశాము అయితే ఇంతకుముందు మేమున్నటువంటి ఏరియా వేరేగా ఉండడం వలన ఆ అడ్రస్ను మేము సూచించాము అయితే ఇప్పుడు ఆ ఏరియాను మేము మార్చడం అనేది జరిగింది కాబట్టి దయచేసి మేము మార్చినటువంటి ఈ ఏరియాలో మీరు మేము చేసినటువంటి ఆర్డర్ని మాకు చెల్లించగలరని మేము భావిస్తున్నాము మేము ఆర్డర్ చేసినటువంటి ఆ బిర్యానీని మాకు త్వరగా మేము ఉండేటువంటి ఈ కాలనీలో ఈ రెస్ మేము ఉండేటువంటి ఈ కర్నూలు నగరంలోని ఎన్టీఆర్ కా ఎన్టీఆర్ కాలనీ ఇంతకుముందు మేము ఉంచాము అయితే ఇప్పుడు అడ్రస్ని చేంజ్ చేశాము మేము ఇందిరా గాంధీ నగర్లో ఉంటున్నాము కాబట్టి దయచేసి మేము ఇచ్చినటువంటి ఈ అడ్రస్కి మేము ఆర్డర్ చేసినటువంటి ఫుడ్ని మీరు మాకు అందించగలరని మేము భావిస్తున్నాము